పిల్లలు ఏంటంటే తన గమనాన్ని తన తన కలలు యొక్క ప్రారంభాన్ని తెలుసుకోవాలంటే వాళ్ళకి కనీసం ఒక ఏడెనిమిది ఏళ్ళు రావాలి అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళకి అప్పుడు వాళ్ళకి కొంచెం ఊహ తెలుస్తుంది అలాగే ఏది ఏంటి అనేది వాళ్ళకి అర్థం అవుతుంది వాళ్ళు స్టార్టింగ్ ఇంకా వాళ్ళు ఇల్లు బొమ్మతో స్టార్ట్ చేసి ప్రతీ ఒక్కటీ వేయడం అయితే నేర్చుకుంటారు వాళ్ళకి కన్ కాస్త శ్రద్ధ కలగాలి అంటే వాళ్ళకి ఆ ఏజ్ రావాలి అలాగే కొంచెం వాళ్ళకి ఏది ఏంటి అని తెలియాలన్నా సరే ఆ ఏజ్ రావాలి పిల్లలు ఆ ఏజ్ వచ్చాక మోస్ట్లీ స్టార్ట్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను అలాగే పిల్లలకి ఆ వయసు వస్తే వాళ్ళు తేలికగా నేర్చుకోగలరు అని నేను అనుకుంటున్నాను